హలో చెప్పండి అవును మీరు ఎవరు అవునా ఎక్కడ ఉంటారు మీరు అవునా మీరు రీసెంట్ రీసెంట్గా ఏమైనా తిన్నారా లేదంటే జంక్ ఫుడ్ ఏమైనా తిన్నారా మీరు అవునా

అవును అయి ఓకే నేను మీకు మీరు ఇక్కడికి నా హాస్పిటల్కి రాగ రాగలుగుతారా మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మా హాస్పిటల్ పక్కనే క్లినిక్ కూడా ఉంటుంది రండి ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డేస్ ఉంటుంది ఓకే ఓకే ఇక మా చంపాపేట్ సైడ్లో అక్కడ గ్రాండ్ హోటల్ అని ఉంటుంది గ్రాండ్ హోటల్ ఆపోజిట్లో మీకు డాక్టర్ అరవింద్ క్లినిక్ అని కనబడుతుంది రా రండి మీరు రేపు రేపు వీలు ఉం రేపు మీరు వీలుగా ఉంటే వచ్చేసేయండి రేపు హాస్పిటల్కి గ్రాండ్ హోటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది అది చేస్తాం చేస్తాం ఓకే ఓకే రండి వెల్కమ్